అయ్యా మేము చందనా బ్రదర్స్ వారి దాంట్లో ఒక కాటన్ బెడ్షీట్ తీసుకున్నాము అయితే తీసుకున్నప్పుడు బాగా ఉంది ఉతికిన తర్వాత కలర్ వదిలేయడము తర్వాత దాని నూలుపోగులు కూడా బయటకి వచ్చేయడము కాళ్ళకుత కాళ్ళ కింద పడిపోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలాంటి బెడ్షీట్ నాకు అయితే నచ్చలేదు ఈ ఇందువల్ల అలాంటి బెడ్షీట్స్ని కాకపోతే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా మంచి బెడ్షీట్స్ అమ్మమని మా రిక్వెస్ట్